మీ ప్రాంతం గురించి చెప్పండి మా ప్రాంతంలో చాలా మంది చాలా శుభ్రంగా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన పనులు కూడా చక్కగా చేసి పెడతారు ఆడవాళ్ళు ఇంట్లో ఉంది ఇల్లు శుభ్రం చేసుకోవడం పిల్లల్ని పెంచుకోటం మగవాళ్ళు బయటకి వెళ్ళి పని చేసుకునొచ్చి వాళ్ళని చూసుకోవటం ఉంటుంది ఇక్కడ అందరు లేడీస్ అందరు శారీస్ మగవాళ్ళు అందరు షర్ట్స్ ప్యాంట్స్ వేసుకుంటారు ఇక్కడెక్కువ క్రిస్టియన్స్ ఉంటారు బైబిల్ అది చదువుతారు ఇక్కడ అందరు కూడా చర్చిస్కి వెళ్తూ ఉంటారు దానికి సంబంధించిన వాటిలతోనే పాటిస్తూ ఉంటారు అయితే నిజంగా బైబిల్ ఏం చెప్తుంది అనే దాని గురించి వాళ్ళెక్కువ విషయాలు తెలుసుకోవాలనే ఆతృతతో ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ నాకు బాగా నచ్చే విషయము కాబట్టి మా ఏరియాలో ఎక్కువ శాతం బైబిల్ చదివే విద్యార్థులు ఉంటారు కాబట్టి నాకు మా ఏరియా అంటే చాలా ఇష్టం